దీనికి మన భారతదేశంలో వ్యాపారంలో కానీ వాణిజ్యంలో కానీ స్థానిక ఆర్థిక వ్యవస్థలో కానీ తెలుగును మటుమాయం చేేసి తుంగలో తొక్కి ఇంగ్లీషును బయటి దేశాల వారు బ్రిటీష్ వాళ్ళు నేర్పినటువంటి ఇంగ్లీషు భాషనే మాట్లాడుకుంటూ మన తెలుగు భాషను పూరగా కించపరుస్తున్నారు

అందుకోసమే అన్ని భాషల కన్నా తెలుగు లెస్స అంటారు కాబట్టి తెలుగు భాషను మించింది మరొకటి లేదు

తర్వాత ఇంగ్లీషు ఈ రెండు భాషల్లోను ప్రావిణ్యం చెందుతుంది కానీ

ఇది వెనకబడిపోతున్నది కాబట్టి ఇప్పుడిప్పుడు కొన్ని దేశాల్లో న్యూయార్క్లో కానీ లండన్లో కానీ తెలుగు భాషకు ప్రావీణ్యత ఇస్తున్నారు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తూ మన తెలుగు భాషకు ఒక ప్రధానమైనటువంటి అంశంగా భావిస్తూ మనలను ఒక ప్రఖ్యాతి చెందేటట్టు చేస్తున్నారు కాబట్టి మనం కూడా మన దేశంలో తెలుగు భాషను వెనుక పడకుండా అదేవిధంగా వెనుకట ఎట్లా జరిగిందో తెలుగు భాష

ఈ దాన్ని మటుమాయం చేయకుండా ఉండాలని నేను కోరుచున్నాను జై హింద్ సెలబ్రిటీ ధర్మారెడ్డి